హలో చెప్పండి మ్యామ్ నమస్తే మ్యాడమ్ అవును మ్యాడమ్ ఉంది మ్యాడమ్ ఉంటుంది మ్యాడమ్ ఒక ఏడు ఎనిమిది ఎకరాలు మంచిగా ఉంటాయి మ్యాడమ్ కొంచం పెద్ద సైజులా వాటర్ ఎక్కువ ఉంది మంచి సెల్లింగ్ ఉంటుంది మ్యాడమ్ కొబ్బరి కూడా మంచిగా ఉంటుంది తీయగా ఉంటుంది పాత కొబ్బరికాయ లాగా వస్తుంది మ్యాడమ్ అవును మ్యాడమ్ అవి కూడా ఉంటాయి మ్యాడమ్ కొబ్బరి నూనె తీస్తాము మ్యాడమ్ ఓకే ఓకే అవి మ్యాడమ్ కొంచెం టైం పడుతుంది మ్యాడమ్ ఉన్నాయి కానీ మ్యాడమ్ కొత్తపల్లి మ్యాడమ్

తెలంగాణ మ్యాడమ్ లొకేషన్ షేర్ చేయాలా చెప్పాలా మ్యాడమ్ మీకు ఓకే ఓకే ఓకే రెండు డబ్బాలు ఓకే ఓకే ఒక కొబ్బరికాయ ఇరవై రూపాయలు పడుతుంది మ్యాడమ్ మరి లీటర్ నూనె రెండు వందలు పడుతుంది మ్యాడమ్ ఓకే ఓకే ఓకే ఉన్నాయి ఉన్నాయి మ్యాడమ్ ఓకే